నా చిన్నప్పటితో పోల్చుకుంటే నా చిన్ననాటి దృశ్యాలతో పోల్చుకుంటే ఈ ప్రపంచం అనేది ఎంతో వేగంగా అయితే మారుతుంది అండి ఈ పరిణామం అన్నీ రంగాల్లో కూడా జరుగుతుంది చిన్నప్పుడు మనకు పల్లెటూళ్ళు అనేవి మన స మన భారతదేశంలో పల్లెటూళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి అండి పట్టణాలంటే ఎక్కడో ఓ దూరంలో పట్టణం ఉండేది అండి కానీ తరాలు అంటే కొన్ని సంవత్సరాలు మారుతుండగా ఏంటి అంటే ఈ జనాలు అనేది ఈ గ్రామీణ ప్రాంతాలను వదిలేసి పట్టణాలకు వెళ్ళడం వలస వెళ్ళడం జరిగిందండి అదే కాకుండా ఏంటంటే ఇంతకు ముందు ప్రతీ ఒక్కరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా చేసుకునేవాళ్ళండి వాళ్లకు ఏది కావాలన్నా ఒక అన్నం వండు ఒక అన్నం కావాలన్న ఒక కూర కావాలన్నా సరే వాళ్ళైతే సొంతంగా చేసుకోవడం జరిగిందండి కానీ కాలక్రమేణా ఈ హోటళ్లు ఈ టిఫిన్ సెంటర్లు ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే బద్ధ అంటే బద్ధకం ఎక్కువైపోయింది అండి మనుషులకి అన్నీ రెడీమేడ్గా దొరికేస్తున్నాయి ఇంట్లో వండుకొని తినడానికి ఏ అవసరం లేదు చివరికి అరిసెలు జంతికలు గారెలు బూరెలు కూడా ఏంటంటే ఇవి కూడా ఏంటంటే బయట దొరికేస్తున్నాయి అండి సో ఏ ఇవి ఇదే కాకుండా ఏంటంటే ఇంతకుముందు మన చిన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి మనమందరం నడుచుకొని క ఎన్ని కిలోమీటర్లు అయినా మనం చక్కడ ఇద్దరం స్నేహితులం గాని ముగ్గురు నలుగురు గాని నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళేవారమండి కానీ అప్పుడు ఆ టైం లో ఏంటంటే బైక్ టీవీలు ఎవరికో కాని ఉండేవి కాదు అండి ఈ బైక్ అనేది లేకపోతే ఈ కార్ అనేది ఎవరికో ఉన్నవాళ్లకి తప్పించి సామాన్యులు ఎవరికీ దొ అందుబాటులో లేవు కానీ నేటి ప్రపంచంలో ఏంటంటే ప్రతి మధ్య తరగస్థుడి దగ్గర కూడా ఏంటంటే ఒక బైక్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఈ బైక్ మినహాయించి ఈ బైక్ ని పక్కన పెట్టుకుంటే మనకి కొంతమంది దగ్గర కార్లు కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మనిషి తను నివసిస్తున్న ప్రపంచంలో జరిగే పరిణామం అంటే అభివృద్ధి ప బాటలో నడుస్తున్నాడు అనుకుంటున్నాడు కాని మనిషి తనకు తానే వినాశనం తెచ్చుకుంటున్నాడని తెలుసుకోవట్లేదు అండి మనిషి ప్రతి పనికి కూడా మన పెద్దలు ప్రతి పని వాళ్ళే చేసేవారు కానీ మనము ఏంటంటే ఈ మిషన్ మీద ఎక్కువ ఆధారపడి పోతున్నాము సో మా పరిణామం చెందుతున్న ప్రపంచంపై అయితే ఇది నా అభిప్రాయం అండి